ఆదిత్య అర్జున్ భార్గవ్ చైతన్య ధనుష్ గణేష్ హర్ష కార్తీక్ నవీన్ రాఘవ సాయి తేజ వంశీ యశ్వంత్ అనన్య భవ్య చందన దీపిక ఈషా హరిణి ఇషిత కావ్య మేఘన నవ్య శ్రీజ తేజస్విని వెన్నెల యామిని